మనుషులు పురాతనం నుంచి పెద్దలు చెప్పిన మూలాలు యాప్ జ్ఞాపకాలు బాగా పాటిస్తాం ఎందుకంటే మూలాలు అనేవి మనకి మన పూర్వీకుల నుంచి వచ్చినవి అవి మనం ఇప్పటికి పాటిస్తు ఉంటాం మనకి భారతదేశంలో అనేక మతాలు కులాలు ఉన్నాయి అందులో వాటి వాటి మూలాలు అనేవి వేరువేరుగా ఉంటు ఉంటాయి హిందు మతానికి హిందూ సంబంధించిన దేవుళ్ళు అలాగే క్రైస్తవ మతానికి క్రైస్తవ సంబంధించిన దే దేవుళ్ళు యొక్క మూలకాలు నెక్స్ట్ ముస్లింల యొక్క మూలాలు అన్నీ వేరువేరుగా ఉంటాయి అవన్నీ మనం పాటించ పాటిస్తున్నాం అంటున్నాం అదేకాక మనుషులలో ఎక్కువగా ఉండవలసింది మానవత్వం ఎందుకంటే మనంం అందరం ఐకమత్యంగా ఉంటే మన యొక్క మూలాలు అనేవి బయటపడతాయి ప్రతి మూలాలలో చెప్పేది మనుషులు అందరు ఏకంగా ఒక ఒక మాట మీద ఉండాలని అలాగే జ్ఞాపకాలు అనేవి మనం పురాతనంలో మన చరిత్రలో చాలా జ్ఞాపకాలు అనేవి ఉన్నాయి అవన్నీ మనం గుర్తు చేసుకుంటు ముందుకు పోతు ఉంటున్నాం